స్వచ్ఛంద సేవ మరియు ధాతృత్వం కోసం నేను ఒక చోటుకి వెళ్ళాను స్వచ్ఛంద సేవ అనేది మన సమయాన్ని మరియు నైపుణ్యాలను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించడం ఇది మనకు మరియు మన కమ్యూనిటీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది మనకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మన కమ్యూనిటీలో మనకు తెలియని వ్యక్తులను కలుసుకోవడానికి మరియు కొన్ని ముఖ్యమైన పనులను చేయడంలో సహాయపడుతుంది ధాతృత్వం అనేది మన డబ్బును లేదా సరుకులను ఇతరులకు ఇవ్వడం ఇది మనకు మరియు మన కమ్యూనిటీకి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది మనకు ఇతరులకు సహాయం చేయడానికి మరియు మన కమ్యూనిటీని మెరుగుపరచడానికి అనుమతి ఇస్తుంది మనం స్వచ్ఛంద సేవ లేదా ధాతృత్వంలో పాల్గొనాలి అనుకుంటే మన కమ్యూనిటీలో అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి మనం మనకు ఆసక్తి ఉన్న అంశం లేదా కమ్యూనిటీ కోసం శోధించవచ్చు మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛంద సేవ లేదా దాతృత్వంలో పాల్గొనవచ్చు మనం స్వచ్ఛంద సేవ లేదా దాతృత్వంలో పాల్గొనడానికి ఎంచుకుంటే మన కమ్యూనిటీకి మరియు ప్రపంచానికి ఒక నిజమైన ప్రభావాన్ని చూపవచ్చు